హలో అండి నేను బిజినెస్ క్లాస్లో ప్రయాణిస్తున్నాను నేను ఇక్కడ బిజినెస్ ఉత్త భోజనం చేర్చబడిందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకవేళ ఉంటే అందులో మాకు ప్రత్యేకమైన భోజనం గురించి వివరించగలరా అందులో మాకు ప్రత్యేకంగా ఏది పెట్టాలనుకుంటున్నారో మాకు తెలియడం లేదు అందుకే నేను క్లాస్లోకి వచ్చాక ఎవరిని అడిగినా చెప్పడం లేదు నేను మిమ్మల్ని సంప్రదిస్తే మీరు నాకు వివరంగా చెప్పగలరా అనుకుని మీకు నేను సంప్రదించాను బిజినెస్ క్లాస్లో నాకు ఎలాంటి భోజనాన్ని మీరు ఇవ్వగలుగుతారు చెప్పగలరా ఆ విధానాన్ని అందులో నాకు ఎలాంటి రకరకాల కూరగాయలు అన్నము ఇస్తారు చెప్పగలరా దాని వలన నే నేను మరొకసారి కూడా ఇందులోకి రావాలా వద్ద అనే దాన్ని నిర్ణయం తీసుకుంటాను నేను ఎంపికలను చెయ్యడం చేసుకోవడానికి మీరు నాకు ఏదైనా సహాయం చెయ్యగలరా మీరు నాకు ఆ భోజన సేవ గురించి చెప్పగలరా దాని గురించి చెప్పండి మీకు ఏమైనా తెలిస్తే